నేను స్నేహితులతో బైక్ ట్రిప్లకు వెళ్ళడం ఇష్టపడతాను సోలో బైకింగ్ వల్ల నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది కానీ బైక్ మంచి స్థితిలో ఉందో లేదో ముందే చూడాలి చీకటిలో ఒక్కరు ప్రయాణించకుండా చూసుకోవాలి స్నేహితులతో వెళ్ళడం సురక్షితమైనది మరియు మరింత పొదుపుగా ఉంటుంది